అన్ని కాలాల్లో నాకు నచ్చే గేమ్ వచ్చేసి క్రికెట్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా మిత్రులతో కలిసి రోజు పొద్దున్నే లేచి ఆడుకోవడానికి వెళ్లే వాళ్ళం ఆదివారం వస్తే చాలు మేము ఇంటికి కూడా వెళ్లే వాళ్ళం కాదు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు గ్రౌండ్ లోనే ఉండే వాళ్ళం అది కాకుండా మేము అక్కడే బోర్ ఉండేది ఆ బోరులో నీళ్లు తాగే వాళ్ళం నీళ్లు తాగి అక్కడే ఆడే వాళ్ళం మాకు వికెట్లు కూడా ఉండేవి కాదు వికెట్లు కూడా మేము ఒక రాళ్ళని హైట్గా పేర్చి ఆడే వాళ్ళము అదే కాకుండా మా దగ్గర ముప్పై రూపాయల టెన్నిస్ బాల్ ఉంటుండే దానితోనే ఆడేవాళ్ళం క్రికెట్లో మేము చాలా గొడవలు చెప్పాడే వాళ్ళం దెబ్బలు తాకిచ్చుకొని మరీ ఆడేవాళ్ళం నాకు క్రికెట్ని మేము వర్షంలో కూడా ఆడాము ఏ ఏ కాలం ఏదైనా సరే మాకు క్రికెట్ అంటే ప్రాణం మా ఫ్రెండ్స్ అందరం కలిసి క్రికెట్ ఆడి తర్వాత తంసప్ తాగి ఇంటికి వెళ్లే వాళ్ళం గ్రౌండ్లో ఒకసారి ఉన్నామంటే టైం అనేదే అయిపోతుంది అంత బాగా ఆడేవాళ్ళం క్రికెట్ ఆట పదకొండు మంది ఆడుతారు నా ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ వచ్చేసి విరాట్ కోహ్లీ క్రికెట్లో ఎన్నో దెబ్బలు కూడా తాకిన సందర్భాలు ఉన్నాయి మేం స్కూల్కి స్కూల్ అయిపోగానే మేము వచ్చి క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం క్రికెట్ ఆట ఆడడం అంత సింపుల్ కాదు బాలు తాకేది దెబ్బలు తాకేవి ఎన్నో ఎన్నో గుర్తులున్నాయి మేం అదే కాకుండా బెట్టింగ్ కూడా ఆడే వాళ్ళం క్రికెట్లో పది రూపాయల బెట్టింగ్ ఇలా క్రికెట్ ఆడడం అనేది నమ్మకు చాలా ఇష్టం క్రికెట్ చాలా చిన్నగా ఉన్నప్పుడు చాలా జ్ఞాపకాలన్నీ క్రికెట్తో ముడి పడిపోయాయి ఎన్ని ఎంత ఏజ్ వచ్చినా క్రికెట్ అంటే మాకు ప్రాణం క్రికెట్ ఆటని ఫస్ట్ మాకు అన్నవాళ్ళ దగ్గరికి వెళ్లి ఆడుతుండే వాళ్ళు మాతోన్ ఓన్లీ ఫిల్లింగ్ చేపిస్తుండే తర్వాత బాల్ తీసుకోడానికి బాలు ఇవ్వడానికి బ్యాటింగ్ ఇవ్వకుంటుండే మాకు తర్వాత మేమే చెక్క బ్యాట్లు తయారు చేసుకుని క్రికెట్ ఆడినెం ఆడి ఆడి తరువాత బ్యాటు బ్యాట్లు తెచ్చుకున్నాం ఇక రోజు ఆడుతుండే వాళ్ళం సాయంత్రం దెబ్బలాడినం కొట్లాడినం క్రికెట్ నుంచి క్రికెట్ ఆట అంటే మాకు అదొక మెమరీ

ఆడడం బౌలింగ్ వేసే వాళ్ళు బాల్ వేస్తే బ్యాట్స్మెన్ అనేటయినా కొడతాడు క్రికెట్ ఆట ఆడాలి అంటే మొదటగా మనకు బ్యాటింగ్ బౌలింగ్ అవన్నీ నేర్చుకోవాలి లేకపోతే ఆడడం కష్టం దెబ్బలు తాకుతాయి క్రికెట్ ఇంటర్ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన ఆట మన భారతదేశంలో ఎక్కువగా ఆడే ఆట ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా క్రికెట్ క్రికెట్కి అన్ని రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉన్నారు నా ఫేవరెట్ ఐపిఎల్ టీం వచ్చేసి గుజరాత్ టైటాన్స్ ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ఆయన ఆ టీంలో ఆడుతాడు క్రికెట్ ఆట క్రికెట్ ఆట ఆడడం నాకు చాలా గర్వంగా ఉంటుంది ఇప్పటికీ నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను ఇంకా ఉన్నంతకాలం నేను క్రికెట్ ఆడతానని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టం నేనే కాదు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ కూడా నేను హైదరాబాద్లో ఉన్నా కూడా మేము క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మేము క్రికెట్ ఆడుతాము క్రికెట్ క్రికెట్ ఆడటం అంటే నాకు చాలా చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి దారా ఆడుదాం అని అంటారు ఇప్పటికీ నేను క్రికెట్ ఆడుతూనే ఉన్నాను ఎన్నో దెబ్బలు దాకాయి ఆ మచ్చలు కూడా ఉన్నాయి నాకు ఇంకా థాంక్యూ